మీ యొక్క చదువు ఎడ్యుకేషన్ గురించి చెప్పండి ఫస్ట్ నుంచి ఎక్కడి వరకు చదివారు ఎంత వరకు చదివారు నేను ఫస్టు ప్రైమరీ స్కూల్ అంటే చిన్న చిన్న వయసంటే ఐదు సంవత్సరాలకు ముందే ఇక్కడ ఒక క్రిస్టియన్ స్కూల్ ఉండేది అందులో త్రీ ఇయర్స్ పూర్తయిన వాళ్ళు అక్కడ చిన్న ఆ స్కూల్ కాడ అంటే ఇప్పుడు అంగనవాడీలు ఉన్నాయి అప్పుడైతే అంగనవాడీలు లేవు ఆ స్కూల్కి అక్కడైతే మాకు మూడు పూట్ల హాస్టల్లాగా భోజనం పెట్టేవాళ్ళు అక్కడే రైమ్స్ చెప్పిచ్చేవాళ్ళు అక్కడ త్రీ టు ఇయర్స్ అక్కడ రెండు సంవత్సరాలు ఆ చిన్న స్కూల్లో చదివాము ఆరు సంవత్సరాలు పెట్టిన తరువాత ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివినాము తరువాత సిక్స్త్ ఆరో క్లాస్ నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతి వరకు హై స్కూల్లో చదివినా పదో తరగతి వరకు అంటే హై స్కూల్కి వెళ్ళి రావాలంటే మాకు దూరము ఉంటుంది అప్పుడు ఇప్పుడైతే ఆటో సౌకర్యాలు ఉన్నాయి బస్సు సౌకర్యం ఉంది అప్పుడైతే మాకు మూడు కిలోమీటర్లు దూరం వచ్చేది మూడు కిలోమీటర్లు కూడా మేము కాలినడకతోనే హై స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఆరో క్లాస్ నుంచి పదో తరగతి వరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కాలినడకతోనే నిద్రలేచి స్కూల్కి రెడీ అయ్యి బుక్స్ తీసుకొని వెళ్ళి నడిచే వెళ్ళేవాళ్ళం ఇక్కడ ఎనిమిది గంటలకి బయలుదేరితే అక్కడ తొమ్మిదిన్నరకు చేరుకొనే వాళ్ళు ఆ విధంగా మేము పదో తరగది వరకు అక్కడ హై స్కూల్లో చదవడం జరిగింది పదో తరగది పైన కాలేజీకి వెళ్లాలనుకున్నాం అలా ఇంటర్మీడియేట్లో జాయిన్ అయినా అక్కడ ఇంటర్మీడియేట్లో జాయిన్ అయినప్పుడు కాలేజ్ వచ్చి అది ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో కో ఎడ్యుకేషన్ లేదు అమ్మాయిలు మాత్రమే చదువుతారు నేనక్కడ సీఈసీ గ్రూప్ తీసుకోవడం జరిగింది ఆ సీఈసీ గ్రూప్ తీసుకొని కామర్స్ చదివి ఫెయిల్ కాకుండా బాగా చదువుకోవడం జరిగింది టు ఇయర్స్ కూడా కంప్లీట్ చేసాను చేసిన తరువాత ఏమి చేద్దాం అనుకుంటా వుంటే ఇంక పక్కన్నే ఎన్పీఎస్ డిగ్రీ కాలేజ్ ఉంది అది ఉమెన్స్ కాలేజీనే అక్కడ డిగ్రీ కాలేజీలో బీకామ్ కోర్సుకి నేను జాయినయా జాయిన్ అయినాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసాను థర్డ్ ఇయర్లో కొంచెం ప్రాబ్లెమ్ వచ్చింది ఆ తరువాత ఆ థర్డ్ ఇయర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి బయటపడినాను ఆ మూడు సంవత్సరాలు డిగ్రీ పాస్ అయిన తరువాత ఇంక ఏం చేసేది మనమెక్కడ జాబ్కు వెళ్ళాలి ఏ విషయం అని నాకైతే ఏం అర్ధంకాదు అప్పుడు మా ప గ్రామంలో ఒక టీచర్ ఉండే వారు ఆ టీచర్ నాకొక చిన్న సలహా ఇచ్చినారు ఏమనంటే నర్సింగ్ జాయిన్ చేయిపిస్తానమ్మా అంటే నేను చదివింది బీకామ్ నా టీచర్ అమ్మ గారు నేను నర్సింగ్ ఏవిధంగా జాయిన్ అయ్యేది నువ్వు పాస్ అయ్యుంటే చాలు ఇంటర్ బేసిక్ మీద నేను నీకు నర్సింగ్ జీఎన్ఎమ్ నర్సింగ్ జనరల్ నర్సింగ్ నా ఆ నర్సింగ్లో నిన్ను జాయిన్ చేయిపిస్తాను అని చెప్పి నన్ను నా ఫ్రెండ్ని నర్సింగ్ తీసుకెళ్ళి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫెరీలో జాయిన్ చేయించారు పుత్తూర్కి అవతలుండే ఆర్వీఎస్ నగర్లో శ్రీ వినాయక స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే కాలేజిలో నన్ను జాయిన్ చేపించడం కూడా జరిగింది అక్కడ నేను మూడున్నర సంవత్సరాలు నర్సింగ్ చేసాను ఆ నర్సింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసాను థర్డ్ ఇయర్లో మాత్రం మాకు ప్రాక్టికల్స్ ఉండేది ప్రాక్టికల్స్ అంటే ఒక హాస్పిటల్ డ్యూటీస్ ఉండేవి హాస్పిటల్ డ్యూటీలు చేస్తూ క్లాసులు అట్టెండ్ అవుతూ బాగా చదువుకున్నాము ఆ స్కూల్ డేస్ ఆ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా హాప్పీగా ఉన్నింది చాలా ఇప్పటికి కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు నాకు యూస్ఫుల్గా ఉంది నేను చదువుకున్నాను కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడుకోగలుగుతున్నాను నేను ఇప్పుడు హ్యాప్పీగా ఉన్నానంటే నా ఎడ్యుకేషన్ఏ చిన్నప్పటి నుండి కూడా పై స్థాయి వరకు కూడా చాలా మంచిగానే చదువుకోవడం అనేది కూడా జరిగింది దేవుడు నాకు మంచి సహాయాన్ని అందించాడని మీకు తెలియజేసుకుంటున్నాను